నమస్కారం అండి రండి కూర్చోండి మీ పేరేంటి చెప్పండి సారిక గారు మీకు ఏమి సమస్య అవునా మీకు ఏమైనా జ్వరం ఉందా అండి అవునా మీరు ఏమైనా తిన్నారా అండి సరే అండి మీ గొంతు చూస్తాను కొంచెం గొంతు నొప్పిగా ఉందా లేదంటే కడుపు కూడా చూస్తాను మీకు జ్వరం ఉంది కొంచెం గొంతు నొప్పి కూడా ఉంది పర్లేదండి భయపడకండి సారికగారు ఇది సాధారణ జ్వరం మందులు వేసుకుంటే తగ్గిపోతుంది సరే అండి ఇదిగోండి మందులు రోజుకు మూడు సార్లు వేసుకోండి ఇవి పర్వాలేదు సారికగారు మీరు తొందరగా కోలుకుంటారు దీని గురించి భయపడకండి ఇది సాధారణ జ్వరం మాత్రమే వెంటనే తగ్గిపోతుంది దీని గురించి కంగారుపడాల్సిన అవసరం లేదు జాగ్రత్తగా చూసుకోండి